విజేత సూపర్ మార్కెట్ రామారావు పేట కాకినాడ నమస్కారం సార్ చెప్పండి సార్ ఏం కావాలి చెప్పండి చెప్పండి

ఉప్పు ఉందండి ఉప్పు కేజీ ప్యాకెట్ ఉందండి కల్లుప్పు ఉంది కల్లుప్పు సరేనండి బెల్లం ఏది ఇమ్మంటారండి అంటే గట్టి బెల్లం ఉంది మెత్తని బెల్లం ఉందండి

సరేనండి తప్పకుండా అండి దుర్గా నెయ్యి ఉంది హ్యాట్సన్ నెయ్యి కూడా ఉందండి సరేనండి ఉన్నాయి అండి ఎన్ని అండి ఒకటా అ అర అర లీటర్ ప్యాకెట్ ఒకటి సరిపోతుందా అండి సరేనండి సరే ఎంతండి సరే నండి ఇంకా షుగరు రైసు సరేనండి అదేమీ ఇవ్వమంటారు అండి లలిత ఇమ్మంటారా లేకపోతే ట్రిపుల్ సెవెన్ ఇమ్మంటారా అదే అండి మీరు ఏది ఇవ్వమంటే అది ఇస్తానండి లలిత ఉంది ట్రిపుల్ సెవెన్ ఉంది ఫైవ్ త్రీ నైన్ అని ఉంది కర్నూల్ సోనామైసూర్ అని ఉంది సరేనండి ఇచ్చేవన్నీ కూడా సోనామైసూరే నండి కాకపోతే కొంతమందికి ఒక్కొక్కటీ బాగుంటుంది ఒకొకటి నచ్చట్లేదు అంతే అండి తేడా ఇంకా ఏమన్నా కావాలండి గు వేరుశనగ గుళ్ళు శెనగపిండి

ఇంకా సేమ్యాలు కిస్మిస్ జీడిపప్పు ఏవండి

దీంతో పాటు టీ పొడి టీ పొడి ఏమన్నా కావ పెసరపప్పు రెండు కేజీలు

సరే సార్ ఎండు మిర్చి సరే

పది రూపాయిల డబ్బాలు ఉన్నాయి పది రూపాయలు అయిపోయినాయండి సరుకులు స్టాక్ లేవవి రేపు వస్తాయి సార్ అవి సరే సర్ ఇంకా మైసూర్ శాండిలు సంతూరు లైప్ లైఫ్బాయ్ లక్సు నెంబర్ వన్ను సింతాలు ఓల్డ్ సింతాలు ఉంది ఒరిజినల్ ఉంది సార్ సరే షాంపూలు గానీ చెప్పారు సార్ షాంపూలు లేకపోతే హెయిర్ ఆయిలు

ఆలౌటు గానీ లేకపోతే జెట్ కాయిల్స్ గానీ ఉన్నాయి అండి ఉన్నాయి ఇంకా బట్టల సర్ఫ్ గానీ సబ్బులు గానీ లిక్విడ్ గానీ వాషింగ్ మెషిన్లో వేసుకునే ఉన్నాయి అండి సరేనండి సోపులు ఏవన్నా కావాలా అండి సరే అండి సరే ఇంకా బ్రూ ప్యాకెట్లు గానీ కంఫర్టులు ఉన్నాయి అండి

సరే సర్ ఇడ్లీరవ్వ గానీ సేమ్యా న్యూడిల్స్ ఇప్పి న్యూడిల్స్

ఇంకేమన్న కావాలా సార్ పసుపు ఉందండి ఎగ్ గు గుడ్స్ గుడ్లు గానీ మషాలాలు చికెన్ మషాలా మటను సరేనండి సరే ఉన్నాయి ఉన్నాయి అండి సరేనండి అంతేనా సార్ సరే సార్ వచ్చిందండి మీ అడ్రస్ ఉంది ఇక్కడ మీకు ఒక గంటన్నరలో మీకు ఇంటికి వస్తాయి అండి ఇవి డెలివరీ అబ్బాయి చేత పంపమంటారా అండి బిల్లు ఆయనకి ఇస్తారా సరే సార్ ఐతే అయ్